నా ప్రాంతంలో అత్యధికంగా సందర్శించే ప్రదేశం శ్రీకాళహస్తీశ్వర దేవాలయం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాళహస్తిలోని ఒక హిందూ దేవాలయం ఇది విష్ణువు యొక్క ఏడు అవతారాల్లో ఒకటైన వృషభ వృషభ అవతారంకు అంకితం చేయబడింది దేవాలయం యొక్క పురాతన మరియు చారిత్రక ప్రదేశం ఇది నాకు తెలిసి పన్నెండవ శతాబ్దానికి చెందినది ఇది దేశవ్యా ప్తంగా నుండి కూడా భక్తులను ఆకర్షిస్తుంది దేవాలయం యొక్క పెద్ద ప్రాంగణం మరియు అనేక చిన్నదేవాలయాలతో కూడి ఉంది ప్రధాన దేవాలయం ఒక పెద్ద శివలింగానికి అంకితం చేయబడింది ఇది ఒక పెద్ద రాతి స్తంభంపై ఉంటది దేవాలయంలో అనేక ఇతర విగ్రహాలు మరియు శిల్పాలు కూడ ఉన్నాయి దేవాలయం యొక్క ప్రధాన ఆకర్షణ ఏంటంటే దాని యొక్క ఏడు స్థావరాలు ఈ స్థావరాలు దేవాలయం చుట్టూ ఉన్న ఏడు పర్వతాలను సూచిస్తాయి ప్రతి స్థావరం ఒక వేరు వేరు దేవునికి అంకితం చేయబడింది శ్రీకాళహస్తీశ్వర దేవాలయం ఒక అద్భుతమైన చరిత్ర మరియు సంస్కృతి యొక్క స్థలం ఇది భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి హిందూ దేవాలయంలో ఒకటి అయితే చాలా గుడులు ప్రసిద్ధి చెందినవి దాంట్లో ఈ శ్రీకాళహస్తీశ్వర దేవాలయం అనేది ప్రసిద్ధి చెందిన వాటిలో ఒకటి అయితే ఈ గుడి గురించి లేదా ఈ దేవాలయం గురించి కొని ఆసక్తికరమైన విషయాలు చెప్పాలి దేవాలయం యొక్క ప్రధాన దేవుడు శ్రీకాళహస్తీశ్వరుడు అంటే విష్ణువు యొక్క ఏడు అవతారాలలో ఒకటైన వృషభ వృషభ అవతారానికి అంకితం చేయబడ్డాడు దేవాలయం ఒక పురాతన మరియు చారిత్రక ప్రదేశం కనుక ఇది ఒక్క చెప్పాను కదా ఇందాక పన్నెండవ శతాబ్దానికి చెందినది దీంట్లో ప్రాముఖ్యంగా చెప్పాల్సినవి దాని యొక్క ఏడు స్థావరాలు కూడా వాటిని సూచిస్తాయి కనుక ఖచ్చితంగా ఒకవేళ మీరు వెళ్ళే ప్రయాణంలో గనుక ఈ గుడి గనుక ఎదురైతే మీరు తప్పకుండా సందర్శించాలని నేను ఆశిస్తున్నాను